లాక్డౌన్ సమయంలో అందరు ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని ఉండే వాళ్ళం ఆ సమయంలోని కరోనా వైరస్సు లోపల ఉండేది కాబట్టి అందరికి ఉండేది కాబట్టి దానివల్ల ఏంటంటే డి విటమిన్కి సంబంధించిన పోషకమైన ఆహారం తీసుకోవాలని కొంతమంది డాక్టర్లు సూచించడం వల్ల ఆ సమయంలోని ఎక్కువ మాంసాన్ని వండుకోడానికి ఇష్టపడే వాళ్ళం అందులో మాంసాలు కోడి మాంసం మేక మాంసం గుడ్లు ఇలాంటివి డి విటమిన్ అందించే పోషకాలు అందించే వాటిని తినడానికి చాలా ఇష్టపడేవాళ్ళం ఇంకా చాలా భయపడుతు భయపడుతు ఉండే వాళ్ళం అండి ఆ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే తినడానికి ఆహారం కూడా లేకుండా ఉండేవారు అలాగే ప్రభుత్వం కూడా వారి సహాయ సహకారాలు కూడా చాలా మెండుగా అందించే ప్రజలందరిని కూడా ఏంటి ఏ విధంగా కూడా ఎలాంటి లోటు పాట్లు రాకుండా చాలా జాగ్రత్తగా కూడా చూసుకోవడం అనేది జరిగింది